నేను వెళ్ళాలనుకున్న టైమ్కు హాఫ్ అన్ అవర్ ముందు ఆటో బుక్ చేశాను దానికి మీ ఆటో డ్రైవరు ఇరవై నిమిషాలు లేట్ రావడం జరిగింది దానికి నా ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీకు నా నా అపార్ట్మెంట్ అక్కడ మీ మీ మీట్ చేయలేకపోయాను మరియు మీ కారణంగా నాకు ట్రైన్ మిస్ అయిపోయింది మీరు ఇంత లేట్ వస్తే నేను ఎలా బేర్ చెయ్యాలి మీకు పైసలు నేను వెళ్ళాలన్న ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకక్కడ మీటింగ్ కాన్సిల్ అయిపోయింది అది పోయింది ఇక్కడ మీరు ఇక్కడ లేట్ చెయ్యడం ఎందుకివ్వాలి డబ్బులు దేని కోసము ఇంత లేట్ చేస్తే ఎలా మీరూ నేను హాఫ్ అన్ అవర్ ముందే బుక్ చేశాను ఆటోను అయినా మీరు ఇరవై నిమిషాలు లేటు రావడం ఇది ఎక్కడి టైమింగు మీరు చేసే సర్వీసు ఇట్లే ఇలా ఇలానే ఉంటుందా అలాంటప్పుడు మీరు బుక్ చేసుకోకుండున్నా నేను వేరేదేమైనా వేరే బుక్ చేసుకుంటుండేది కదా నేనయితే తిరిగి డబ్బులు ఇవ్వను మీరెక్కడికెళ్ళాలో వెళ్ళండి లేకపోతే నేను కూడా కోర్ట్కి వెళ్ళమంటే వెళ్తాను నేను కూడా కోర్ట్లో మాట్లా మాట్లాడుకుని ఏమి చెయ్యాలో అది చేస్తాను కోర్ట్ ప్రకారం లీగల్గా పోతాను